సార్ నమస్తే అండి సార్ నమస్తే సార్ ఓకే సార్ అంటే సార్ అంటే సార్ నేనొక చిన్న పని మీద చిన్న పని వచ్చాను సార్ సార్ మాది అమలాపురం అమలాపురం దాటి ఇక్కడ అరకు గట్ట ఎళ్ళి చాలా రోజులు అయ్యింది సార్ ఒక ఫ్యామిలీతో పాటు ఒక ట్రిప్ వేద్దామనుకుంటున్నాము సార్ అంటే మా కుమార్ మా పిల్లవాడిని ఒక రెండు రోజులు లీవ్ లీవ్ ఇస్తారని అడగటానికి వచ్చాను సార్ అరకు వెళ్తున్నామండి కాస్త సరదాగా ఒక ట్రిప్ వేస్తున్నాం అరకు వెళ్తున్నాం మావాడు తా ఫోర్త్ క్లాస్ సార్ అంటే ఇప్పుడు చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు అయిపోయింది సార్ ఎక్కడికి అస్సలు వెళ్ళలేదు ఫ్యామిలీని తీసుకుని ట్రిప్ అస్సలు ఎక్కడికి వెయ్యలేదు అండి అదే అండి వచ్చేస్తాం అండి ఒక రెండు రోజుల్లో తీసుకొచ్చేస్తానండి గమ్మున తీసుకొచ్చేస్తానండి రెండు రోజులు అంటే అంటే తీసుకెళ్ళపోదునండి ఇంటి కాడోళ్ళు ఇది అసల అహ అంటారండి సరదాగా వచ్చి అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు అంటారు నేను ఎక్కడికి తీసుకెళ్ళనండి నేను జాబ్ చేస్తానండి అందుకని కుదరదు ఇప్పుడు కొద్దిగా కుదురుతుంది అందుకే తీసుకెళ్తున్నానండి ఒక రెండు రోజులు లీవ్ సరిపోద్ధండి ఒకవేళ పట్టుక ఆ పట్టుకు రమ్మంటానండి బుక్స్ తెచ్చుకో దగ్గరకు వస్తున్నాయి అండి కదా అంటే నేను ఆపెద్దు సారు సార్ ఆపెద్దునండి నేను మళ్ళీ వీళ్ళు ఎప్పుడు తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళలేదు అని గోలపెడుతున్నారు సార్ అందుకని కొంచెం మా మిసేస్ కూడా కొద్దిగా తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని చెప్తుంది పిల్లలని ఎక్కడికి తీసుకెళ్ళలేదు నువ్వు అని అంటుందండి దాని కోసం ఇంకా సరేనండి ఓకేనండి